ఆ వస్తానండి ఐదు వందలు ఇవ్వండి మేడం అది మొన్న కదా అండి రోజుకి రేట్లు పెరుగుతాయి కదండి ఒక్కోక రోజు డిమాండ్ ఉంటుంది ఒక్కో రోజు డిమాండ్ ఉండదు ఈ రోజు బంద్ ఒకటి ఏ ఆటో తియ్యరు అది కాదు మేడం సిచ్యువేషన్ వేరు కదా మేడం ఇది బంద్ కదా మీకు అలా అయితే పర్లేదు మేడం అప్పుడు మళ్ళీ మీరు మీద ఎక్కించేసాము మిగతా వాళ్ళని అంటారు అయితే ఒక నలుగురిని ఎక్కించుకుంటాం మేడం అయితే సీటుకి అయితే నలుగురు పడతారు మేడం అయితే సీటుకయితే అన్నీ మీరే చెప్పి మీరు రెండు వందలు ఇస్తాను వంద ఇస్తాను అంటే ఎలా మేడం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటారా అడ్జస్ట్ అయ్యి కూర్చోలేను కాని రెండు వందలు ఇస్తాను అంటే ఎలా మేడం మూడు వందల యాభై ఇవ్వండి మేడం కనీసం యాభైయే కదా మేడం అదేంటి మేడం ఇప్పుడు సంపాదన కోసం ఎందుకు మేడం మూడు వందల యాభై ఇస్తారా లేదా మీరు ఎక్కండి మేడం ఛలో